నమస్కారమండీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమేం ఉంటాయండీ చూడటానికి అంటే అంటే మేము ఇప్పుడేనండీ రావడం ఇక్కడకి కొంచెం తెలియదు టూరిస్ట్ ఇక్కడ ప్లేసస్ తెలియవండి మరి మరి మాకు సౌకర్యంగా ఉంటాయా అండి ప్లేస్లు అక్కడ ఉండటానికి కానీ

అన్నీ చోట్లా ఉంటాయా అండి ఫెసిలిటీస్ ఉండటానికి

మొత్తం చూడటానికి

ముందుగా గుడిలకి వెళదాం అనుకుంటున్నానండీ

పర్వాలేదండీ ధన్యవాదాలు